హోల్సేల్ అంటే అక్కడ మనకు అక్కడున్న రేట్కి మాత్రమే ఆ వస్తువు అనేది అమ్ముతారు బట్ ఇటీవల సంవత్సరాల లో కిరాణంలో అండ్ కూరగాయల ధరలు చాలా మారిపోయాయి ఎందుకంటే మనకు వర్షాల కారణంగా అండ్ పంటలు నష్టపోతున్నాయి అండ్ ఋతువుల ప్రకారంగా కూడా పంటలు కూరగాయలు అనేది మనకు మంచిగా పండడంలేదు సో దానివల్ల మనకు దిగుబడి లేక రేట్లు అనేది బాగా ఇంక్రీజ్ ఆవుతున్నాయి అండ్ ఇటీవలే మనం కూడా చూశాము ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా ఎక్కువ అనేది యూజ్ చేస్తున్నారు ఆన్లైన్ షాపింగ్ వల్ల మనకు నచ్చింది మనం కొనుక్కోవచ్చు అదే మన బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇరవై రకాలుంటే ఆన్లైన్ షాపింగ్లో మనకు వెయ్యి రకాల వస్తువులు వెయ్యి రకాల విధానాలతోని ఉంటాయి సో దానివల్ల మనం ఈజీగా మనం ఫైండ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన వస్తువు కానీ మెటీరియల్ కానీ